ఇది చాలా ఆలోచనాత్మకమైన ప్రశ్న సాంకేతిక అభివృద్ధి అంటే నూతన ఆవిష్కరణలు డిజిటల్ సేవలు ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు వంటివి అందుబాటులోకి రావడం కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రధాన సమస్యలు దీనికి అడ్డంకిగా మారుతున్నాయి వాటిని పరిశీలించుదాము మౌలిక సదుపాయాల లోపం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ గ్రామీణ ప్రాంతంలో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఇంకా పూర్తిగా అందుబాటులో లేదు ఈ సమస్య ఎక్కువగా అంతర్గత కారకం ఎందుకంటే సరైన ప్రణాళిక లేకపోవడం ఫండుల వినయోగం లోపాలు ఉండటం వల్ల ఏర్పడుతోంది డిజిటల్ అవగాహన లోపం చాలామందికి టెక్నాలజీ వాడే పద్ధతులు గురించి స్పష్టత లేదు ఉచత స్మార్ట్ ఫోన్ ఉండి కూడా వాటిని స్మార్ట్గా ఉపయోగించలేకపోవడం ఇది అంతర్గతంగానే ఉంటుంది విద్యాస్థాయి అవగాహన లోపం భయాలు ఫోన్ చిలాకీగా వాడలేము అన్న భావన వంటి కారణాల వల్ల భాష అడ్డంకలు చాలా టెక్నాలజీ సాధనాలు యాప్స్ సర్వీసులు ఆంగ్లంలో ఉంటాయి అందువల్ల స్థానిక భాష ప్రజలకు ఉపయోగించడం కష్టమవుతుంది ఇది భాహ్యకారకం టెక్ కంపెనీలు భాషా ఆధారిత అనువాదాలను అందించడంలో ఆలస్యం చేస్తే నినియోగదారులు వెనక్కి పడిపోతారు టెక్ ఉపకరణాలు ఖర్చు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇంటర్నెట్ ప్యాకేజీలు ఇంకా అందరికీ మెన్షన్ అయ్యే ధరలకే ఉండడం ఇది బాహ్కారకం గ్లోబల్ మార్కెట్ ధరలు దిగుమతులపై ఆధారపడే విధానం వల్ల ప్రభుత్వ విధాన అమలులో నెమ్మదితనం టెక్నాలజీకి మద్దతుగా పథకాలు ఉన్న వాటి అమలులో ఆలస్యం పారదర్శకత లోపం స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి మందగిస్తుంది ఇది అంతర్గత కారణం మొత్తానికి సాంకేతిక అభివృద్ధికి అడ్డుగా ఉన్న సమస్యలు ఇంటర్నట్ ప్లస్ ఎక్స్టర్నల్ మిక్స్ అనే చెప్పాలి కానీ వీటిని అధిగమించడానికి డిజిటల్ లీటరసీని ప్రోత్సహించాలి ప్రత్యేకంగా స్థానిక భాషలో సాధనాలు అభివృద్ధి చెయ్యాలి మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వ మద్దతు మరింత బలంగా ఉండాలి